హలో ట్రావెల్ ఏజెన్సీ అండి మాకు ఒక టాక్సీ కావాలి ఇనోవా కానీ మేము కాకినాడ ట్రిప్ వేసుకున్నాం ఫ్యామిలీతో పిల్లలు ఉంటారు ఒక డ్రైవర్ని పంపించండి డ్రైవరు మంచి వాడేన ఎంత వయసు ఉంటుంది అతనికి మంచి లక్షణాలు ఉన్నాయా డ్రింక్ అది చేస్తాడా అవన్నీ మీరు కనుక్కొని నాకు చెప్పండి ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందా తర్వాత మమ్మల్ని జాగ్రత్తగా తీసుకు వెళ్ళి మళ్ళీ మమ్మల్ని తీసుకురావాలి రోజు అంతా మాతో స్పెండ్ చేయాలి మరి ఆ అబ్బాయి డ్రైవింగ్కి మనీ ఎంత తీసుకుంటారు